నేను కుట్లు అల్లికలు అయితే నేర్చుకున్నాను నాకు మిషన్ కుట్టడం అంటే చాలా ఇష్టం అందులో నేను బ్లౌజులు నా డ్రెస్సులు అన్నీ నేనే కొట్టుకుంటాను ఇంకొకటి ఏంటంటే నాకు బ్లౌజులు మీద వర్క్ చేయడం కూడా చాలా ఇష్టము ఇందులో నేను థ్రెడ్ వర్క్ చిప్ వర్క్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే ఎంబ్రాయిడరీ మిషన్ ఎంబ్రాయిడరీ ఉంటుంది అది కూడా చేయటానికి నేను ఇష్టపడతాను నేనే కాదు మా అక్కలకు నాకు తెలుసున్న వాళ్లకు కూడా చేసి నేను ఇందులోనే డబ్బులు కూడా సంపాదించాను నేను నేర్చుకోవాలనుకున్న మెలుకులేంటంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనేది ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్గా ఉంటుంది కానీ అది ఇక్కడ మనకి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా దానిమీద వేసేటప్పుడు నాకు కొంచెం అర్థం కావటం లేదు ఎందుకంటే నేనొక ప్రింట్ అనేది తీసుకునేటప్పుడు దీనికి ఎలాగ స్టిక్ చేయాలి అన్నది కొంచెం నాకు కన్ఫ్యూజన్గా ఉంది దానికి నా స్నేహితురాలు సలహా అనేది తీసుకున్నాను తను కూడా కొన్ని మెలుకువలు చెప్పింది అవి ఏమిటంటే అది మగ్గం లాంటిది ఉంటుంది అది అక్కడ పెట్టినప్పుడు కంప్యూటర్ అనేది మనకి మనకి స్క్రీన్లో చూపిస్తుంది మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది అక్కడ పెట్టుకొని మనము ఓకే కుట్టగానే ఆ ప్రింట్ అనేది ఒక మిషన్లో మనకి స్టిక్ చేయడం జరుగుతుంది దీనిబట్టి మనం కూడా దానికి కావాల్సినటువంటి చిప్స్ కుందన్స్ ఇంకా దాంతో వర్క్ అనేది చేసుకోవచ్చు అని తను చెప్పింది నేను ఈ మెలకువలను కూడా నేర్చుకొని బ్లౌజులు కూడా ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్గా కుట్టడం ప్రారంభించాను